హలో ఎవరండి హలో ఎవరు సరే సరే అలాగే సరే సెక్రెట్రీ గారు నేను లోన్ శాంక్షన్ చేపిస్తాను రైతులకు లోన్ శాంక్షన్ చేపిస్తాను వాళ్ళకి పెట్టుబడి కూడా మనం పెట్టి చెరుకు బాగా పండించేటట్టుగా ఏర్పాటు చేస్తాను గిట్టుబాటు ధర కూడా మన గవర్నమెంట్ కొనేటట్టుగా చేస్తాం

చేస్తాం వాళ్ళకి రైతులు రైతులు బాగుంటే కదా అనకాపల్లి బెల్లానికి ప్రసిద్ధి కావాలి

ప్రపంచంలో నెంబర్ వన్గా అనకాపల్లి ప్రసిద్ధి చెందాలి బెల్లానికి అట్లే రైతులకి ఏర్పాటు చేసి వాళ్ళకి పెట్టుబడులు మనం పెట్టేటట్టుగా చేస్తాం గవర్నమెంట్ తరపున ఓకే